మాకేంటంటే ఇప్పుడు మేము బట్టలు కానీ బట్టలు నేయడం కానీ అవి కూడా ఏంటంటే కొంతమంది అవి ఒక ఆచరంగా అలాగే తర్వాత వాళ్ళ తర్వాత తరాలకు కూడా అలాగా వాడతారు అలాగే ఆ వృతిలోనే ఉండి పనిచేస్తారు ఇప్పుడు బోనాలు జాతర లేదా ఇలాంటివి బోనాలు జాతర లాంటివి ఏమైనా సరే ఇవన్నీ ఏంటంటే ఒక ఆచారాలు లాగా ఒకరి తర్వాత ఒకరు దీన్ని గుర్తించాలి దీన్ని ఇలా చేయాలి అని చెప్పి వాళ్ళు దాన్ని ఒక వాళ్ళ తరం ఆచారంగా పాటిస్తూ వాళ్ళ తర్వాత తర్వాత తరాలు కూడా చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది జువెలరీ తయా తయారు చేస్తారు ఆ జువెలరీ కూడా వాళ్ళు తర్వాత తరాలు చేసుకుంటూ ఉంటారు అలాగే పెయింటింగ్ ఇలాంటివి ఏమన్నా సరే వాళ్ళు వాళ్ళ భావితరాలకు ఉపయోగపడేటట్టు ప్రవర్తిస్తూ నిర్వహిస్తూ ఉంటారు